పశువు పండుగ అంటే కనుమ పండుగ ఇది సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ దీనిని పశువుల పండుగ అని కూడా అంటారు ఇందులో రైతులు తమ పశువులకు కృతజ్ఞత తెలుపుతారు వాటిని పూజిస్తారు కనుమ పండుగ సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు రైతులు తమ పశువులకు కృతజ్ఞత ఓకే